చెప్పండి మ్యామ్ అవును మ్యామ్ ఒక్క నిమిషం యెస్ మ్యామ్ ఆరోజు రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్ మీ డీటైల్స్ చెప్తారా ఓకే మ్యామ్ మీది ఏ ఊరు ఎయిటీన్త్నా ఓకే మ్యామ్ ఓకే